ఏ రకమైన వంట సామాను ఉత్తమమైనది మీరు అనుకుంటున్నారు ఎందుకు మట్టి కుండలు ఉక్కు పాత్రలు నాన్ స్టిక్ వంట సామాన్లు గాజు ప్లాస్టిక్ మైక్రోవేవ్ కోసం నా దృష్టిలో మట్టి కుండలు చాలా మెత్త మెదు మెరుగైనవి ఎందుకంటే మట్టి కుండల్లో వండుకోవడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఆ మట్టి కుండల్లో మనం వండుకోని ఆ మట్టి కుండల్లో భోజనం చేయడము తినడం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఈ ప్లాస్టిక్ వస్తువులను యూస్ చేయడం వల్ల మనం అనారోగ్య పాలవుతున్నాం ఈ గాజువి ఆ గాజువి ఆ వేడికి ఆ గాజువి పగిలిపోతాయి నాన్ స్టిక్ వంట సామాన్లు ఏమో ఆ నాన్ స్టిక్ వంట సామాన్లు కూడా కొన్ని వాటిల్లో స్టిక్ ఉం కొన్ని ఉడ్డెన్ ఉంటాయి ఉక్కు పాత్రలు అవి స్టీల్ అవి స్టీల్ గిన్నెలు ఆ స్టీలు మొత్తం ఎలా ఉంటాయి ఆ వాటిల్లో ఎక్కువగా కుక్ జే ఎక్కువగా వండేవరకి దాంట్లో మొత్తం మనకి అనారోగ్య పాలయ్యే ఛాన్సే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే మట్టి కుండలనే మనం ఎప్పటికి అయినా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మన ఆలోచనలకి మట్టి కుండలే దానిలో తినడం వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయి మట్టి కుండల్లో నీళ్ళు తాగడం వల్ల మనకి ఆ కుండలో నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం ఆ నీరు మనకు ఎంతో ఎంతో మంచిది మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఎప్పుడూ ఖరాబు కాదు మట్టి కుండల్లో వండుకోవడం వల్ల మనకి అనారోగ్య పాలయ్యే పరిస్థితే రాదు మనము ఎప్పుడూ మంచిగా చల్లగా ఉంటాం మట్టి కుండలు అనేటివి వెనుకటికి చాలామంది వాడేవి అందుకే వెనుకటి కాలంలో వాళ్ళు వంద సంవత్సరాలు బతుకుతే మనము ఈ రోజుల్లో ఆ మట్టి కుండలు వాడకుండా ఏవేవో వాడి మనము నలభై యాభై సంవత్సరాలకే చనిపోతున్నాం ఎందుకంటే ఆ మట్టి కుండలు ఎంతో మంచిగా ఉండేవి వెనుకటికి అవే వండుకునే కాబట్టి వాళ్ళు అలా ఉండేది మనం ఇప్పుడు ఆ ప్లాస్టిక్ అని ఆ నాన్ స్టిక్ అని గాజు అని ఉక్కు పాత్రలని ఏవేవో సామాను వంట సామాను వాడుతాం దీనివల్ల మనం తొందరగా అనారోగ్య పాలు అవుతున్నాం అదే మనం కూడా ఇప్పుడు మట్టి కుండల్లో వండుకోవడం వల్ల మనం కూడా మళ్ళీ మన వెనుకటి కాలంలాగా వెళ్ళి మనం మళ్ళీ మనం మంచిగా బతికి మంచిగా ఉండి మనము కూడా ఒక ఎనభై సంవత్సరాలు బతికేలాగా మనం చేసుకోవచ్చు మనం మట్టి కుండలో వండుకోవాలి మనం అందరికీ చెప్పాలి మట్టి కుండల్లో వండుకోమని ఇలా మనం మట్టి కుండల్లో వండుకోవడం వల్ల మనకి కూడా ఒక మట్టి ఎవరైతే కుమ్మరి వాళ్ళు ఉంటారో ఎవరైతే ఆ కుండ సామాన్లు మట్టి సామాన్లు చేసే వాళ్ళకి వాళ్ళ వ్యాపారానికి కూడా మనం అభివృద్ధి చేసినట్టు ఉంటుంది అక్కడ వాళ్ళకి సహయపడవచ్చు ఇక్కడ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇలా దానివల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి మనము ఎప్పటికైనా సరే ముందుగా మనము ఉత్తమమైనది అనుకునేది అంటే మట్టికుండలే కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మిగతా మట్టి కుండలే యూస్ చేయాలి ఇవేవీ మనకి వద్దు మనకి కావాల్సింది మన ఆరోగ్యం మన ఆరోగ్యం అంటే మనకి కావలసింది ఏంటి మట్టి కుండలు వాటిల్లో వండుకోవడమే మనకు చాలా సుఖదాయం దాన్ని నేను అందరికీ చెప్తున్నాను మీరు కూడా అదే వాడండి